నేను ఆన్లైన్ వా మాధ్యమం ద్వారా చాలా వస్తువుల్ని కొనుగోలు చేసి ఉన్నాను అందులో నాకు బాగా ఇబ్బంది కలిగిచ్చిన వస్తువులు కొన్ని ఉన్నాయి బాగా మంచి అనుభూతిని కలిగించిన వస్తువులు మరికొన్ని వున్నాయి నాకు బాగా చేదు అనుభవాలు మిగిల్చిన వస్తువులు గురించి మనం మాట్లాడదాం అందులో నాకు ఎక్కువ చేదు అనుభవాన్ని కలిగించిన నా రెండో వస్తువిది అంటే మొదట వస్తువు చేదు అనుభవాన్ని కలిగించింది దానికన్నా రెండో వస్తువిది ఇదే టీవీ ఈ పరికరం అనేది నేను ఫ్లిప్కార్ట్ మాధ్యమం ద్వారా కొనుగోలు చేసి ఉన్నాను ఇది నాకు చాలా ఇబ్బంది కలిగించింది ఎంత ఇబ్బందంటే నేను కొనుగోలు చేసిన నెలయిన సుప సరికి నాకు నా టీవీ పరికరం నాకు అందచేయలేదు అదేంటి అని అన్ ఆరా తీస్తే వారు నాకు రేపోస్తుంది మాపొస్తుంది అనలా మబ్బిపెట్టసాగారు అలా చివరకలా పోరాడగా నాకు నెలన్నర్రకి నేను కొన్న వస్తువు నాకు చేర్చారు పోనీ చేర్చిన వస్తువు ఏమైనా బాగుందా అంటే అది కూడా పెద్ద బాగాలేదు ఆ వస్తువు రావడంతోనే నాకు కొంచం ఢిఫెక్ట్ అని డెలివరీ బాయ్ చెప్పాడు అంటే నాకది పని చేయటం మానేసింది టీవీల్లో స్క్రీన్ అనే విభాగంలో రెండు మూడు చుక్కలు వచ్చేవి చుక్కలలా పెద్దవైపోయి పెద్ద గీతలాగా కనపడేవి ఆ గీతలు కాస్త ఇంకా టీవీయే ఆగిపోయింది ఓన్లీ మాటలు ఒకటే వచ్చేవి ఇలా నేను చాలా ఇబ్బందులు పడ్డాను తర్వాత ఈ కస్టమర్ కేర్ వారిని సంప్రదించగా వారు నా పరికరాన్ని పట్టుకెందుకు అనగా స్పందించారు అంటే నా పరికరాన్ని రిప్లేస్మెంట్ అనే పాలసీ ద్వారా తీసుకుంటాం అని వాళ్ళు అంగీకరించారు దీనికి నేను కొంచం సంతోషించినా కొంచం బాధగానే ఉంది కొత్తగా వచ్చే మళ్ళీ పరికరం ఎలా ఉంటుందో అని నేను బాదపడినట్టుగానే ఆ ప ఆ పరికరం అనేది పద్నాలుగు రోజులు వ్యవధిలో వచ్చింది ఆ పరికరం కూడా చాలా ఇబ్బంది పెట్టింది ఈ పరికరం సౌండ్ రావడం మానేసింది ఇంక నేను ఇది కాక మన కంజ్యూమర్ కోర్ట్ లో కంప్లైంట్ అనే దాన్ని రాసాను మన ఇండియన్ కంజ్యూమర్ కోర్టనేది ఇలాంటి సమస్యల్ని మ మనకి దర్యాప్తు చేసి మన డబ్భులుమనకి గొమ్మున వచ్చేలా చేస్తుంది ఎందుకంటే నేను కొన్న మాధ్యమం ఫ్లిప్కార్టు తో వారు నా రిప్లేస్మెంట్ టైం అయిపోయిందని ఏవేవో చెప్పేవారు అది నా మొదటిసారి కావడంతో నాకంటువంటి ఏమ్ తెలిసింసిందే లేదు వాళ్ళు నాకు ఇచ్చిన వస్తువే మంచిదికాదు పైగా వాళ్ళు నేను సరిగా చూసుకోకపోవటం నా తప్పు దాన్ని వారు మీ రిప్లేస్మెంట్ వ్యవదైపోయింది ఇంకా మీకు అలాంటివి ఏముండవు మీ డబ్బులు మీకివ్వం అని చెప్పారు నేను ఇంకా ఏం చెయ్యాలో తెలీకా మన ఇండియన్ కంజ్యూమర్ కోర్టులో దానికి తాలుకు కంప్లైంట్ని పెంపొందించాను వారు నాకు యొక్క వస్తువు యొక్క ప్రూఫ్స్ అడిగారు నేను చేసిన మంచి పనేంటంటే నేను నా వస్తువు తీసుకోగానే దాన్ని ఒక వీడియో రికార్డనేది చేశాను అది ఓపెన్ చేసినప్పుడు నుండి అది ఆన్ చేసే అప్పుడు వరకు అది ఆన్ చేసినప్పుడు సౌండ్ రాకపోవడం ఆ వీడియో రికార్డ్ లో ఉంది దాని ద్వారా నాకాలు న్యాయం చేయడానికి సహకరిస్తామని ఈ వీడియో రికార్డనేది మీకి యొక్క దగ్గరుండి మాకు పంపించండి అని చెప్పారు అలా నేను చాలా కష్టపడిన తర్వాత నా డబ్బులు రెండు నెల్ల వ్యవధిలో నా దగ్గరికి చేరాయి దానికి నాకు కంపన్సేషన్ అని అంటే ఇలా మోసపోయాను కనక నాకు ఒక ఐదు వేల రూపాయలు కంపెన్సేషన్ కూడా ఫ్లిప్కార్ట్ సంస్థ నుండి నాకిప్పించారు దానికి నేను కొంచం సంతోషించినప్పటికీ ఎక్కువ అప్పుడ్నుండి ఫ్లిప్కార్ట్ మాధ్యమాన్ని నమ్మడం మానేసాను ఇంక నేను ఎక్కువ ఆన్లైన్ మాధ్యమంలో కొన్న వస్తువులన్నీ ఎక్కువ శాతం అమెజాన్ మాధ్యమం ద్వారానే చేస్తాను